నేను మా రాష్ట్రంలో మరియు మా అంటే దేశంలో గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ అనేది నాకు చాలా సహాయ పడింది ఎక్కడ ఏమి జరుగుతుంది ఎక్కడ ఏమి అవుతుంది ఎక్కడ ఏమి మంచి జరుగుతుంది ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది నాకు ఇంటర్నెట్ ద్వారా చాలా అనేది చాలా సమాచారాన్ని పొందుతున్నాను నేను చాలా సమాచారం అనేది ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాను నేను ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా కూడా నా ఇంటర్నెట్ ద్వారా నేను రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏమి జరుగుతుంది అనేది చాలా విషయాలని నాకు ఇంటర్నెట్ తెలియజేస్తుంది అది మంచి కానీ ఏదైనా చెడు జరిగినా కానీ ఏదైనా ఎవరికైనా ఏమైనా కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇంటర్నెట్ అనేది నాకు చాలా చెప్తుంది మొన్న కాశ్మీర్లో జరిగిన పహల్గం గురించి కూడా నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోగలిగాను ఇంటర్నెట్టు న్యూస్ల ద్వారా తెలుసుకోగలిగాను నేను ఇం ఇంక ఎక్కడ ఏమి జరిగిన ఎలాంటివి అయినా ఎవరైనా మంచి స్థాయిలో ఏమైనా అవార్డులు పొందిన ఏమన్నా జరిగినా ఇట్లా ఏమన్నా వాళ్ళు ఏమైనా నేర్చుకొని వాళ్ళు ఇట్లా సహాయం పొందిన ఇవన్నీ నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాను ఇంటర్నెట్ అనేది చాలా మంచి విషయాలను చెప్తుంది కొన్ని ఏమి జరిగినా ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలి అనేది కూడా ఇంటర్నెట్ ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఇంటర్నెట్ అనేది చాలా ప్ర ప్రజ అంటే ప్రస్తుతం ఉన్న దాంట్లో ఇంటర్నెట్ అనేది చాలా సహాయం చేస్తుంది ఇంటర్నెట్ అనేది కొన్ని మంచి వల్ల చాలా ఉపయోగపడుతుంది చెడు కూడా దారి ఉంటుంది బట్ మంచికి అనేది చాలా ఇంటర్నెట్ హై నాకు సహాయం చేస్తుంది ఎక్కడ ఏం జరిగినా ఏమన్నా ఏమన్నా జ ఇప్పుడు జాబ్ పరంగా ఏమైన్నా పోస్ట్లు పడిన అది ఇంటర్నెట్ ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను నాకు హెల్ప్ చాలా హెల్ప్ అవుతుంది ఇంటర్నెట్ అనేది ఇక్కడ ఏమి జరుగుతున్న నా రాష్ట్రంలో ఇట్లా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమైన్నా చేసి ముఖ్యమంత్రి గారు ఏమన్నా చేసిన ఇట్లా జరిగినా ఇక్కడ ఇది అందిస్తున్నారు అనేది కూడా నాకు ఇంటర్నెట్ ద్వారా తెలుస్తుంది రాష్ట్రంలో ఏమి చేసిన దేశంలో ఏమి జరిగిన ఇప్పుడు అవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను ఇంటర్నెట్ అనేది చాలా సహాయం చేస్తుంది నాకు చాలా సమాచారాన్ని పొందుతుంది పొ పొందుతున్నాను నేను చాలా సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా